హలో చెప్పండి సార్ మే చెప్పండి సార్ సార్ మేమొచ్చేసి భార్గవి ఆటోమొబైల్ నుంచి మాట్లా అక్కడి నుంచి మాట్లడుతున్నాం సార్ ఇప్పు మీకెటువంటి కారు కావాలి చెప్పండి సార్ అంటే ఇప్పుడు స్టాక్ మీకు ఫేమిలీకి కార్ కావాలి అంటే అంటే ఇప్పుడు స్టార్టింగ్లో స్టార్టింగ్ బడ్జెట్ వచ్చేసి ఇప్పుడు టెన్ లాక్స్లో ఉన్నాయి సార్ అంటే కారు పేరొచ్చేసి మహీంద్రా ఉన్నాయి మహీంద్రా యాక్టివా కావచ్చు నెక్స్ట్ ఇన్నోవా హెచ్వీ కావచ్చు ఇలాంటివి మాత్రం టెన్ లాక్స్లో ఉన్నాయి సార్ ఏమైనీ ఇంకా మీకు హైయెస్ట్ కావాలంటే టెన్ లాక్స్ ఎబవ్లో కావాలంటే ఇంకా మాదగ్గర చాలా రకాలున్నాయి సార్ చెప్పండి సార్ మీకు ఎలాంటివి కార్లు కావాలో అందించాలి మేము అవునా సార్ ఓకే సార్ ఓ అవునా సార్ ఓకే సార్ ఓకే సార్ కచ్చితంగా ఉంటుంది సార్ అంటే సార్ అంటే దాంట్లో ఏ ఏసీ మాత్రమే కాకుండా అన్నీ అన్నిరకాలు అన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి సార్ అంతేకాకుండా డ్ ఒక డ్ డ్రైవింగ్ బ్యాగ్ కూడా ఉంటుంది సార్ ఓకే సార్ చ చాలా బెనిఫిట్లున్నాయి సార్ అంటే ఇ ఇ ఇప్పుడొచ్చే కార్లంతా ఒక కొత్త కొత్త మ్ ఫీచర్స్ అంతా మేమ్ మేము ఆని అన్నీ ఇన్స్ ఇన్స్టాల్ చేసి ఉన్నాం సార్ అంతేకాకుండా మీకు మీ మీ కుటుంబానిక్కావచ్చు ఎటువంటి హా హానీ జరగదు అట్లా మేము చూస్తం సార్ గ్యారంటి ఇస్తున్నాం సార్ ఇంకా సార్ ఆ షూర్ సార్ అవుతుంది సార్ షూర్ సార్ అవుతుంది కచ్చితంగా అవుతుంది సార్ మీరెప్పుడొస్తారు చెప్తారా ఎప్పుడొస్తారు ఏ టైంకి ఈఎమ్ఐ ద్వారా ఉంది సార్ తీస్కోవచ్చు సార్ ఈఎమ్ఐ ద్వారా కూడా అన్నీ అన్ని ఆఫర్లున్నాయి సార్ మా దగ్గర కూడా అడ్రస్ రాస్కోండీ సార్ చిత్తూరు చిత్తూరు ఎన్ఆర్పేట సార్ ఓకే సార్ ఓకే సార్ మంచిగా వ సార్ ఓకే సార్ సరే సార్ కచ్చితంగా ఇస్తాం సార్ మీకు మహింద్రానే కావాలనే కాకుండా ఇన్నోవా హెచ్వీ అలాంటి కార్లు చాలా ఉన్నాయి సార్ ఇంకా ఇంకా కొన్ని కొన్ని మంచి మంచి ఇం ఇంకా ఇంకా వచ్చే రావబోయే ఒక ఒక రెండుమూడు రోజుల్లో కొత్తకొత్త కార్లన్నీ మేమే రప్పిస్తున్నాం సార్ మంచి ఫీచర్ అందించాలని మేము చేస్తాం సార్ కచ్చితంగా చే ఇప్పిస్తాం సార్ మీ అడగండి సార్ చెప్పండి సార్ అవును సార్ అవును సార్ అంటే మాతో చాలా మంది వర్క్ చేసే వాళ్ళు కూడా మా వాళ్ళు ఎక్కవ నమ్మకస్తులూ అని కూడా చెప్పుకోవచ్చు సార్ అంతేకాకుండా వాళ్ళకి చాలా ఆఫర్లివ్వడం ఇలాంటివి మా కంపెనీ ద్వారా వాళ్ళకి చాలా ఇస్తున్నాం సార్ మా వల్ల కూడా వాళ్ళు ఒక మంచి అనుభూతిని పొందుతున్నారు మా వల్ల వాళ్ళు స సంతోషంగా ఉండగలుగుతున్నారు సార్ ఇంకా సార్ ఇంకా ఎటువంటి ఆ సార్ ఫీచర్ కూ ఉన్నాయి అల అలాంటి అలాంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి సార్ మా దగ్గర ఆ ఉంది సార్ మీ మీకు ఎలాంటి ఫీ కార్లు ఎలాంటి ఫీచర్ కావాలో మా దగ్గర చాలా అలాంటివనుకున్నంత కన్నా ఎక్కువ ఫీచర్లు మాదగ్గర అన్ని అలాంటి కార్లున్నాయి సార్ మీరు వచ్చి చూసే చూస్తే చాలు సార్ గమనించి మీకిష్టమైనియే కార్లు తీసుకోవాలో మీరు గమనించి నిదానంగా చూసుకోవచ్చు తీసుకోవచ్చు సార్ ఓకే సార్ ఓకే సార్ పర్లేదు సార్ పాండ వెళ్ళొచ్చు సార్ వెళ్ళొచ్చు సార్ ఎన్ని అంటే మా కంపెనీ మాత్రమే ఆఫర్ ఇచ్చేదేమంటే ఒక మీరు ఒక్కసారి వెళ్ళడం కాకుండగా కాకుండా చాలాసార్లు మీకు ఎంతవరకవుతుందో అంతవరకు ట్రయల్ చేసుకోవచ్చు సార్ అంత అంత బెనిఫిట్ కూడా మేమిస్తున్నాం సార్ మేము మేమిష్ మేము ఇష్యూ చేస్తున్నాం సార్ ఇంకా సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ చూస్తాం కచ్చితంగా చూస్తాం సార్ ఓకే సార్ ఓకే సార్ నేను నోట్ చేస్కుంటానులెండి సార్ ఓకే సార్ ఓకే సార్ ధన్యవాదాలు సార్